మా ప్రాంతంలో బ్లాక్స్ సాయిల్ ఎక్కువగా ఉంటుంది అలాగే నీరు నీరు తక్కువగా ఉంటాయి బట్ అవిల్ మాకు సఫిషియంట్గా ఉంటాయి వాతావరణం ఫారెస్ట్ ఏరియా అండ్ ఎక్కువ సమ్మర్ సీజన్లాగ ఉంటుంది వర్షాకాలం చాలా తక్కువగా ఉంటుంది